గేమింగ్ సమూహంలో ఉన్నాను గేమింగ్ సమూహం ఒక ఆనందదాయక అనుభవం ఉంటుంది మీరు ఫ్రెండ్స్తో సంఘటించడం మరియు చాలా వెరైన వ్యక్తులతో ఒక సరదా పరంగా ఉండడం ఇవి గేమింగ్ సమూహంలో చాలా సాధ్యం మీరు వివిధ గేమ్స్ ఆడడం మరియు అంతర్జాతీయ స్థరానికి ప్రతిస్థాపించడం వల్ల షణ్ముఖంగా సంస్కరించడం కూడా సాధ్యం బందుకట్టలో ఉన్నాను బందుకట్టలో ఉండటం మరియు సరుకట్టలో పాల్గొనడం వల్ల రంగులు మరియు పర్యావరణాన్ని స్థాపించే అనుభవం ఉంది ఇది ఆత్మరక్షణ అభ్యాసంగా ఉంటుంది మరియు మిత్రులతో సంబంధం స్థాపించడం వల్ల కపటాలను తగ్గించే అవసరమైన ఒక విధంగా ఉంది బందుకట్టలో భాగంగా ఉండడం మరియు స్వీకరించడం అనేక సమయాల పరిస్థితుల్లో అత్యంత ఆవశ్యకం మీ అనుభవాలు మీ స్థాయిలో ఆసక్తిలో మరియు ప్రాథమిక గురిలో ఆధారపడతాయి మీరు ప్రతీ అనుభవం సరదా సరుకట్టులో కొండగొట్టుతున్నట్లయితే అది మీ ప్రస్తావిత సంవాధానికి పాట దానికి సహాయపడుతుంది